ఇప్పుడున్న కాలంలో తెలుగు భాషని ఏ మీడియాలో కాని విద్యా వ్యవస్థలో కాని ఒక సబ్జెక్టులానే చూస్తున్నారు కాని దానికి ఇవ్వాల్సినంత ప్రాతినిధ్యత ఇవ్వట్లేదని నేను భావిస్తున్నాను తెలుగు చాలా ప్రాచీన భాష మనం చిన్నప్పటి నుండి మన వాడుక భాషలో ఉన్నది తనకి దానికి దక్కాల్సిన గౌరవం ఇప్పుడు ఎవరికీ దక్క దక్కనివ్వట్లేదు ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడటం లేకుంటే ఇతర భాషలు మాట్లాడటమే ఒక గొప్ప వాళ్ళకి గొప్పతనాన్ని తీసుకొస్తుంది తెలుగు మాట్లాడితే వాళ్ళు ఏదో తగ్గిపోతారు అన్న ఫీలింగ్లో జనాలు తయారవుతున్నారు మీడియా కూడా అలానే పోర్ట్రే చేస్తుంది వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్లో ఉండడం వల్ల జనాలు కూడా అదే పాష్ కావచ్చు అదే మంచిది కావచ్చు అన్న పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతున్నారు ఐ థింక్ నేర్చుకోవడం మంచిదే అంటే ప్రతి లాంగ్వేజ్ నేర్చుకోవాలి కానీ అలా అని మన రూట్స్ని మర్చిపోకూడదు